నాకు హీటర్ కావాల్సి ఉండే నేను అమేజాన్ ఓపెన్ చేసాను అమేజాన్ ఓపెన్ చేసి హీటర్ల కోసం చాలా వెతికాను థర్టీ టూ వాట్స్ హీటర్ను మళ్ళీ ఇంకా సెవెంటీ టూ వాట్స్ అట్లా చాలా పవర్ఫుల్ హీటర్ను చూసాను హీటర్ని ఆర్డర్ చేసాను హీటర్ వచ్చింది అంత హీటర్ అనేది తొందరగా పెట్టినప్పుడు హీటర్ హీట్ అవ్వడం లేదు ఎందుకంటే కొత్త హీటర్ అయిన్నప్పటికీ తొందరగా హీట్ అవ్వడం లేదు మళ్ళీ ఇంకా నేను ఒక సెవెంటీ టూ వాట్స్ హీటర్ని ఆర్డర్ చేస్తే వాళ్ళు ఫిఫ్టీ వాట్స్ హీ హీటర్ని ఆర్డర్ ప్లేస్ చేశారు దానివల్ల నాకు అస్సలు నచ్చలేదు మళ్ళీ తొందరగా వాటర్ అనేది హీట్ అవ్వలేదు చాలా టైం పడుతుంది హీట్ అవ్వడానికి స్లో ప్రాసెస్లా హీట్ అవ్వుతుంది తొందరగా ఎలెక్ట్రిక్ పవర్ అనేది హీటర్ అబ్సర్బ్ చేస్తలేదు తొందరగా వాటర్ని వేడి చేస్తలేదు మళ్ళీ ఆర్డర్ చేసినప్పుడు అంతా హీటర్ అంత మంచిగా లేదు అంతా సెకండ్ హ్యాండ్ ఐ ఐటమ్స్ మంచి అమర్చి అమ్మిన హీటర్లా అనిపిస్తుంది ఎందుకంటే కొత్త హీటర్లా అనిపిస్తలేదు అన్నీ సెకండ్ హ్యాండ్ పార్ట్లు దానికి పెట్టి అమ్మినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఓల్డ్ హీటర్ లాగా అనిపిస్తుంది నేను బాగా పైసలు పెట్టి కొన్న ఒక్క హీటర్కి నాకు వెయ్యి రూపాయలు పడింది బట్ నేను బాగా రేట్ పడింది మళ్ళీ హీటర్ అనేది మంచిగా పని చేస్తలేదు కాబట్టి నేను ఈ హీటర్తో అంత సంతోషంగా లేను ఎందుకంటే అన్ని పైసలు పెట్టి కొన్నాను అదే ఇప్పుడు బయట షాప్లో కూడా ఏడు ఎనిమిది వందలకు నాకు వచ్చే హీటర్ నేను ఆన్లైన్లో కొనుక్కోవడం వల్ల వెయ్యి రూపాయలకు వచ్చింది దానివల్ల అస్సలు హీటర్ అనేది పని చేస్తలేదు అస్సలు తొందరగా వేడి వాటర్ అనేది అవుతలేదు మళ్ళీ కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది హీటర్ బాగా అబ్సర్బ్ చేస్తుంది కరెంట్ బిల్లుని అందుకే నాకు ఈ హీటర్ అనేది బాగా నచ్చడం లేదు